మాకు ఆధార్ కార్డు అనేది చాలా అవసరం ఆధార్కు సంబంధించిన అన్ని విషయాలను ఆన్లైన్లోనే సమర్పిస్తాము అది సజావుగా కొనసాగేందుకు కొన్ని కొన్ని నియమాలను నియమించుకుంటాము వాటికి సంబంధించిన రికార్డ్స్ను అన్నిటినీ కూడా సమర్పిస్తాము వాటి ఆధార్ ఆధార్తో నవీకరణ పురోగతి గురించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయాన్ని వ్యక్తం చేసి ఆన్లైన్లో తనిఖీని స్థితిని తనిఖీ చేయడం జరుగుతుంది